గేమ్స్ ఆడుకుంటున్నప్పుడు మనమనేది చాలా హెల్దీ గా అనేది ఉంటాదన్మాట మన బాడీ అదే డైలీ మనం కాని గేమ్స్ ఆడ్డాం కాని మనం స్టార్ట్ చేస్తే మన హెల్త్ అనేది చాలా మంచిగా ఉంటుందనమాట చాల మంచి ఇంపాక్ట్ ఉంటుంది మన లైఫ్ మీద ఎందుకంటే గేమ్స్ ఆడుతున్నప్పుడు మన బాడీ అనేది మన ఫిజికల్ ఆక్టివిటీస్ మన స్పెషల్ గా వెళ్ళి జిమ్ కి వెళ్ళక్కర్లేదు తో వాకింగ్ కి వెళ్ళక్కర్లేదు ఏమవసరం లేదు ఇంట్లోనే ఉంటూ ఏ డబ్బులు ఖర్చుపెట్టకుండా మనం మన ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా మనం వర్క్ ఔట్ అనేది మనం ఫిజికల్ ఎక్సెర్సైజ్ అనేది మనం చేయొచ్చు గేమ్స్ ద్వారా ఒక ఫిజికల్ ఎక్సెర్సైజ్ అనేది రావడం జరుగుద్ది అలాగే ఇంకెక్కువ ఇంపాక్ట్స్ కట్ట ఇంకా మన లైఫ్ లో ఏమన్న చాలా మార్నింగ్ ఏ లేచి గేమ్స్ కట్టా ఏమన్నా ఆడుకున్నా సరే మనకా అలసట అనేదే ఉండదానమాట ఇంకా బద్ధకం అనేది పోతుంది ఫస్ట్ లే లెజీనెస్ ఉంటే మన లై లైఫ్ లో మనం ఏదీ సాధిచ్చలేం కాబట్టి ఆ బద్ధకం అనేది మార్నింగ్ ఏ మనం లెగిసి ఆడుకుంటే మన బద్ధకం అంతా పోతుంది చాలా ఫ్రెష్ మైండ్ తో అనేది మన డే అక్కన్నుంచనేది మన కంటిన్యూ చేయడం అనేది జరుగుద్ది సరే ఈవినింగ్ కూడా ఆడుకుంటే అంటే ఈవినింగ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ఉంటుంది కాబట్టి సో మార్నింగ్ కూడా ఆడుకుంటే ఒక డే అనేది మంచిగా ఉంటుంది ఈవినింగ్ కూడా ఆడుకుంటే అది మనకు ఒక ఎక్సర్సైజ్ కింద మన బాడీ రిలీఫ్ గా మన హెల్త్ చాలా హెల్దీ గా అనేది ఉండడం జరుగుతుందనామాట గేమ్స్ ఆడుకోవడం వల్ల